మనం ప్రస్తుతం నివసిస్తున్న ఈ ప్రపంచంలో చాలా మార్పులు అయితే జరుగుతూ ఉన్నాయి అండి ప్రాముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ప్రపంచంలో ప్రతీ ఒక్క కంట్రీస్లో ప్రతీ ఒక్క కంట్రీస్లో ఉన్న రాష్ట్రాల్లో స్టేట్స్ అండ్ ఊళ్ళలో ఎలాగా చాలా చోట్లా ప్రపంచవ్యాప్తంగా మార్పులు అనేవి జరుగుతూ ఉన్నమాట ఒకప్పుడూ చాలా మంది ప్రయాణించడానికీ ప్రయాణించే పద్ధతులు చాలా అనుగుణంగా ఉండేవి కాదు అనైతే నేను విన్నాను ఎందుకంటే అప్పుడు దూరప్రాంతాలకు వెళ్ళాలి అన్నా వేరే ఊరు దూర ప్రాంతాలకి వేరే ఒక దేశం వెళ్ళాలన్నా చాలా మంది అప్పుడు ఓడల్లో ప్రయాణించేవారు అన్నమాట ఓడల్లో ప్రయాణించడమూ అనేది ఎక్కువ జరుగుతూ ఉండేది ఇప్పుడైతే అలా కాకుండా ప్రజలందరూ ఏ దేశానికన్నా వెళ్ళి అక్కడ ఉండడానికి కానీ చదువుకోవడానికి కానీ అంటే లేదంటే అక్కడ సెటిల్ అవ్వడానికి కానీ చాలా అనుగుణంగా జరుగుతూ ఉందన్నమాట ఎందుకంటే ప్రపంచం మొత్తం ఒక డబ్బు అనేదాని మీద నడుస్తూ ఉందన్నమాట ద్రవ్యోల్భణం అంటారు కదా అది లేదు ప్ర ప్రస్తుతం ప్రపంచంలో ప్రతీ చోటా అందరూనీ బాగానే ఉన్నారన్నమాట బాగానే సంపాదించుకుంటూ ఉన్నారు వేరే ప్రాంతాలకు వెళ్ళాలి అంటే ఇప్పుడు విమానాలు అనేవి అందరికీ అనుగుణంగా ఉన్నది ఇంకా చెప్పాలి అంటే ప్రపంచంలో కుబేరులు డబ్బులు కుబేరులు మాట ఉన్నవారు అయితే వాళ్ళకి సొంతంగా ఫ్లైట్లు ఇంకా సొంతంగా హెలికాప్టర్లు ఇలాంటివి అయితే ఉన్నాయి వారు సొంతంగా వెళ్ళి రావడానికి కూడా వాళ్ళకి ఫ్లైట్లు విమానాలు అయితే ఉన్నాయి అలాగే మనం ఉన్నాయి అన్ని చెప్పుకుంటన్నాము ప్రపంచమైతే చాలా అద్భుతంగా మారింది అలాగే ప్రపంచంలో అందరూ కూడా ఒక అత్యున్నత స్థాయిలో ఉన్నారు ఇలాగా ప్రముఖంగా మన భారతదేశం కూడా ఉండడానికి రీజన్ ఏంటంటే మన ప్రభుత్వం వారి పైన మన ప్రధానమంత్రి మొదలుకొని మనం ముఖ్యమంత్రి వరకు వీళ్ళు కూడా మన దేశం కానీ మన రాష్ట్రం కానీ బాగా మారడానికి ఇంకా పాపులేషన్ పెరగడం కాకుండా మన దేశం గట్రా బాగుపడ్డానికి మన ప్రధాని మోదీ కానీ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు కానీ చాలా సహాయపడుతూ ఉన్నారన్నమాట ప్రాముఖ్యంగా ఎంతోమంది పని లేని వారు ఉంటే వారందరికీ అనుగుణంగా వారి చేసే వృత్తుల ప్రకారం వాళ్ళకు పనులు అనేవి ఇప్పిస్తూ ఉన్నారన్నమాట చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు చేస్తూ ఉన్నారు చాలా మంది డ్రైవింగ్ ఉద్యోగాలు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు కావాలని ఆర్టీసీ డ్రైవర్లు కానీ అంబులెన్స్ డ్రైవర్లు కానీ పైలెట్లు కోపైలెట్స్ కానీ ఇలా అనేకమైన జాబు అవసరతలను మన ప్రభుత్వం వారు తీరుస్తూ ఉన్నారన్నమాట ప్రాముఖ్యంగా ప్రపంచం అయితే ఇప్పుడున్న రోజును బట్టి చెప్పుకుంటే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ప్రపంచం అయితే చాలా వ్యాప్తి చెందింది మన ఇండియా కూడా చాలా డెవలప్మెంట్ అయితే అయింది ఎందుకంటే మన దేశంలో ప్రతీ ఒక్కరూ ఇతర దేశాలు వెళ్ళడానికి కూడా ఆ వైపు దేశాల వారు కూడా వీసాలు గట్రా ఇస్తూ ఉన్నారన్నమాట ఆ దేశాలలో కూడా చాలా ఫాస్ట్గా నడుస్తూ ఉన్నాయి అన్నమాట ప్రాముఖ్యంగా అమెరికా కూడా చాలా బాగా డెవలప్ అయితే అయింది ఎందుకంటే నా అభిప్రాయం ఏంటంటే అందరూ పనులు చేసుకుంటున్నారు కష్టపడుతున్నారు ఇంకా తమకి అంటూ ఒక ఇల్లు కట్టుకోవడం తమకి అంటూ వస్తువులు కొనుక్కోవడం ఇవన్నీ చేస్తున్నారు ఇంకా నా ఉద్దేశం ఏంటంటే ఇంకా వెనకబడిన మధ్యతరగతి వాళ్ళు ఇంకా చాలా మంది పేదవారు కూడా ఉన్నారు వారు కూడా ఉచిత విద్యాని గట్రా మన ప్రభుత్వం వారు అందిస్తున్నారు ఉచిత విద్య అందిస్తూ వారు కూడా గృహాలు ఇస్తూ చాలా ఇదిగా మన ప్రభుత్వం వారు పాటుపడుతూ ఉన్నారు ఇంకా వారు కూడా అందరిలాగా సమానంగా ఉండి అందరూ కూడా అందరూ పొందుకుంటున్న ఆనందాన్ని కూడా వాళ్ళు పొందుకోవాలన్న ఆశ దానికోసం మన ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నారు మనుషులు అందరి పట్ల ఒక సమాన గౌరవం అనేది ఏర్పరుస్తూ అందరు సమానం అని చెప్పుకునే రీతిగా మన ప్రభుత్వం వారు ఏర్పాటు చేసారు మాట ఇంకా చెప్పాలి అంటే ప్రాముఖ్యతని మన ప్రపంచంలోనే ఆర్థిక వ్యవస్థ ఇంకా మెరుగుపడటానికి కూడా మనం ప్రభుత్వం వారు చాలా వరకు ప్రయత్నం పడుతున్నారన్నమాట అధిక రకంలో కానీ సేవా రకంలో కానీ ఇంకా ఇతర దేశాలకి మన దేశం నుంచి చాలా వరకు అనేకమైన వసతులు అనేకమైన ఇక్కడ ఉండే ఇక్కడ పండించే పంటల గట్రా వేరే దేశాలు కూడా పంపించడం అయితే జరుగుతుంది చాలా మంది అటువైపు దేశాల నుంచి కూడా వాళ్ళు తయారు చేస్తున్న మిషన్లు కానీ వాళ్ళు తయారు చేస్తున్న కార్లు బైకులు ఇలాంటివి కూడా మన దేశం తీసుకురావడం అయితే జరుగుతుంది ఇలాగా ప్రపంచమంతా ఆర్థిక రంగాల్లో కానీ సేవా రంగంలో కానీ విద్యా రంగాల్లో కానీ ప్రతీ రంగంలోని ముందుండి వెళుతుందని నేను అనుకుంటున్నాను కాకపోతే నేను మొన్న క్రొత్తగా ఒక ట్రైబల్ కోసం నేను విన్నాను ఆఫ్రికాలో ఆ జాతి వారి కోసం వాళ్ళు అది చాలా వెనకబడి ఉన్నారని కొన్ని ఇంటర్వ్యూస్లో నేను విన్నాను అటువంటి వారికి కూడా సహాయం అందించాలని నేను అనుకుంటున్నాను అన్నమాట మన ప్రభుత్వం వారు చాలా వరకు సహాయాలు అందిస్తున్నారు ఎందుకంటే మన దేశం ఇప్పుడు చాలా వరకు బాగుపడింది అప్పటి అప్పటి మీద ఇప్పుడు ఇప్పుడైతే చాలా వరకు మెరుగుపడిందని నేను నమ్ముతున్నాను చాలా బాగుంది కూడా ఎందుకంటే చాలా అవసరాలన్నీ మన ప్రభుత్వం వారు తీరుస్తూ ఉన్నారు అటువంటి వేరే దేశంలో ఉండే ట్రైబల్ జాతుల వారికి కూడా సహాయాన్ని కూడా అందిస్తూ ఉన్నారన్నమాట అప్పుడప్పుడు మన దేశం నుంచి పర్యాటకులు గట్రా వెళ్ళినప్పుడు ఆయన్ని సందర్శించినప్పుడు అక్కడ ఉన్న అనేకమైన సమస్యలు కానీ అనేకమైనవి వాటిలు కోసం కూడా చర్చిస్తూ అవి మనకి తెలియపరుస్తూ ఉంటారన్నమాట ప్రజెంట్ మన ఇండియా ఎలా ఉంది అంటే మన దేశం కోసం పాటుపడిన మన నాయకుల కోసం నేను చెప్పుకుంటాను ప్రాముఖ్యంగా మన గాంధీజీ కానీ చాచా నెహ్రూ కానీ ఇంకా సర్దాయి వల్లభాయ్ పటేల్ కానీ సీతారామరాజు కానీ ఇంకా అంబేద్కర్ కానీ ప్రాముఖ్యంగా మనకు రాజ్యాంగం మన రాజ్యాంగాన్ని బట్టి మన దేశం నడుస్తుంది రాజ్యాంగం మీదే మన దేశం అంతా నడవడానికి ఒక మన ప్రభుత్వం వారు ఒక ఇదిగా రాజ్యాంగాన్ని బట్టే మనకి ఏం చేయాలన్నా న్యాయం చేయాలన్నా చేస్తున్నారు ఎటువంటి శిక్షలు విధించాలన్న ఎటువంటి పాలనలు జరిగించాలన్న రాజ్యాంగాన్ని బట్టే ముందుకు వెళుతున్నారన్నమాట ప్రాముఖ్యంగా మనకు ఒక రాజ్యాంగాన్ని ఇచ్చి ఆయన అంబేద్కర్ అమరులు అయ్యారు ఎందుకంటే మనుషుల్లో సమానత్వం కావాలని అలాగే మన ప్రభుత్వంగాలు కూడా పూనుకొని చాలామంది వెనుకబడి ఉన్న వర్గాలకి రిజర్వేషన్లు కల్పిస్తూ వాళ్ళకి కూడా సమాన హక్కు కల్పిస్తూ వాళ్ళు కూడా మంచి ఉద్యోగాలు చేసుకొని మంచి ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని మనం మన ప్రధానమంత్రి గారి నుంచి అందరు మన నాయకులు మన ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యేల అందరి పాటుపడుతూ అటువంటి వారందరినీ ప్రోత్సహిస్తూ మన దేశాన్ని ఉన్నతమైన అత్యున్నతమైన స్థాయిలో ఉంచారు ఇంకా చాలా వరకు మెరుగుపరిచారు ఇంకా ప్రజల్లో చైతన్యం తేవాలని నేను అనుకుంటున్నాను ప్రజల్లో చైతన్యం కలిగి మన దేశాన్నే కాదు ఇతర దేశాలకి భావితరాల భవిష్యత్తుకు మనం కూడా ఒక నిదర్శనం కావాలి అని నా నా కోరికన్నమాట ఎందుకంటే మన దేశం చాలా వరకు మార్పు అయితే చెందింది ఇంకా అక్కడక్కడ కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయన్నమాట అవి కూడా పూర్తిగా అరికట్టి మనుషులు అందరూ సమానమే మనుషులు అందరూ సమానంగా పనిచేసుకొని బ్రతికే రీతిగా మన ప్రభుత్వం వారు చేపట్టిన ఈ ప్రతీ ఒక్క అవసరత ప్రజల్లోకి వెళ్ళాలని నా కోరిక ఇంకా ఏంటంటే మనం శ్రమపడి పని చేసుకుంటే మనకి ఏదీ అవసరం లేదు మన శ్రమకు తగ్గ ఫలితం ఆ భగవంతుడు ఇస్తాడని నా నమ్మకం ఎందుకంటే ప్రతీ ఒక్కరు కష్టపడి పనిచేసుకొని ఆ ఫలితాన్ని పొందాలి ఎవరి దగ్గరో తీసుకోవడం అనేది కాదు కానీ ప్రతీ ఒక్కరు కష్టపడి పని చేస్తూ ఉన్నారు కష్టపడుతున్నారు కదా కూడా అలాగే ప్రజలు అందరికీ మన నాయకులు చేసిన ప్రతీ పనీ వాళ్ళు తలచుకొని వాళ్ళు మనకోసం పోరాడి మన దేశానికి ఎంత గౌరవం కల్పించారు కాబట్టి మన దేశాన్ని చూసి మన ఇండియా భారత పౌరులను చూసి ప్రతీ ఒక్క దేశం గర్వించాలని అలా మనం ఉండాలని అంత ఐకమత్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఇతర దేశాలు అందరినీ కూడా మనం గౌరవించాలి ఎందుకంటే వాళ్ళ దేశాలు వెళ్ళి మనం బాగుపడుతూ అక్కడ నివసిస్తూ అక్కడ మనం ఉంటున్నాము వాళ్ళు కూడా వచ్చి మన ఇండియాలో నివసించాలి అంతా లాగా మన ఇండియా డెవలప్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను అన్నమాట ఇలా కోరుకోవాలి అంటే మనం అందరం

నీతి పాలన నడుస్తున్నాము కాబట్టి మన ముఖ్యమంత్రి గారు చేపట్టిన ప్రతీ ఒక్క పనిని మనం పనుల మీద ఉంటూ ఆయన ఇస్తున్న ప్రతీదీ మనం పొందుకుంటున్నాము కనుక మనం శ్రమించి మనం పని చేసుకొని అనేకమందికి ఆదర్శవంతులు కావాలని నా ఆకాంక్ష నా కోరిక అలాగే ప్రజా ప్రాముఖ్యంగా చెప్పుకోవాలి అంటే పిల్లలకు చదువు విషయంలో కూడా చాలా వరకు కాలేజీలు చాలా వరకు స్కూల్ అయితే కట్టించడం జరిగింది చాలా మందికి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట అలాగా అందరూ భవిష్యత్తులో మంచి మంచి గొప్ప విద్యావంతులు అవ్వాలని అనుకుంటూ ఉన్నానన్నమాట ప్రపంచాల్లో మన ప్రపంచం అంతటా చాలా వరకు వేగవంతంగా మారి మారుతుంది మారుతుంది ఇంకా మారాలి మారి అందరూ కలిసి ఒక మాట మీద ఉండాలని నా అభిప్రాయం మాట